జాలప్పినో పొలెంటా రోమన్ బీన్స్ అస్పాగరస్ బ్రోకోలీ బ్రజల్స్ స్ప్రౌట్స్ క్యాబేజ్ క్యారెట్ కాలీఫ్లవర్ సెలరీ క్యూకుంబర్ ఎగ్ ప్లాంట్ గ్రీన్ బిన్స్ లెట్యూస్ మష్రూమ్ అనియన్ పీస్ పొటేటో రాడిష్ స్పినచ్ టొమాటో జుక్కినీ